చెప్పండమ్మ అదే పని రేపు ప్రస్తుతానికి మీరు నేర్చుకుంటారు కదా దానితో పాటు మీరు ఆసక్తి బట్టి శ్రద్ద బట్టి తొందరగా వస్తుంది కొద్దిగా దాని మీద ఆసక్తి చూపిస్తే సెట్ అవుద్ది సరే అమ్మ మీరు ఇప్పుడు సాయంత్రం అంటే ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ నుంచి ఉంటాయి క్లాసులు మీరు అంటే ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటే ఆ టైములో వచ్చారు అనుకోండి దాంట్లో ఇదిగోండి సరైన మెళుకువలు చూసుకుని సరిగా తొందరగా నేర్చుకోవడానికి వీలు అవుతుంది ఫీజ్ సంగతి అది అంటే తర్వాత పెట్టుకున్న కానీ ముందు మీరు శ్రద్ధగా నేర్చుకోవడం కుదురుతుంది అమ్మ సరే మీరు అంటే ఫోర్ తర్వాత ఎప్పుడన్న సరే మీరు అన్నీ కలిపి మీ పనులు చూసుకు వచ్చిన ఇంకా టూ టైమ్స్ అవసరం ఉంది కాబట్టి తొందరగా మీరు నేర్చుకోగలరు ఓకే అమ్మ ఒక నిమిషం

అదే అమ్మ చెప్పాను కదా ఓకే అమ్మ థాంక్స్